మనకు ఇష్టమైన చేపలు కొన్ని కింద మాకు కాలవలో వస్తాయి సముద్రం చేపలంతా మనకి తెలవవు ఎక్కువ ఇక్కడొచ్చేసి జల్లలూ గెరిగెండ్లు ఉల్సలు ఈ దీ బెడిశెలు అయన్నీ వస్తాయి చిక్పూర్లో అన్నీ అయి తినేదానికి బాగుంటాయ్ ఇ కొన్ని దీ బొచ్చులో జలపుష్పాలు అనుంటాయి అయి ఎక్కువగా ఇక్కడ వ తినేది సాగుడి చేపలయి ఇక్కడ ఎక్కువ తినేది వచ్చేదీ అయే తినేది అయే అంటే ఎక్కువ ఇక్కడ ఇప్పుడూ వారానికొకరోజు తెస్తారు ఎవరో ఒకరు అయి తీసుకుంటారు జలపుష్పాల్దే ఎక్కువొస్తాయి మీ మీ అక్కడ మాదిరిగా సముద్రం చేపలనేది రొయ్యలు గియ్యలు అయన్నీ ఇక్కడా ఈ ఏరియాలో ఎక్కువ రావు ఇక్కడ సాగుడి చేపలే వస్తాయి వానపడ్నప్పుడు మాత్రం ఈ కాలవల్లో వస్తాయి ఏదో చిన్నచిన్న చేపలూ జల్లలూ ఈ గెరిగెండ్లు ఈయన్నీ వస్తాయీ ఇక రెండు నాళ్ళు నీళ్ళ వచ్చినన్ని రోజులు వస్తాయి మ త నీళ్ళు రానప్పుడు నిలిచిపోస్తాయి ఇవి తినేదానికి ఇవి దా బావుంటాయి ఎక్కువ ఈ ఇసికపూర్లు అనే ఇసికపురి జ జల్లలనేటివి బాగా రుచిగా ఉంటాయి తినేదానికి సి బాగుంటాయి ముళ్ళు కూడా తక్కువ ఈ మిగతా కొన్ని ముళ్ళు ఎక్కువ తినేదానికి ఇస్టా అయి తినేది కూడా అంత తక్కువే వచ్చేది తగ్గా ఈ తినే చాపలు ఈ ఇసికపూర్లు జల్లలనేటియి వచ్చేది తక్కవ తినేదానికేమో బానే ఉంటాయి మిగతా చేపలన్నీ బాగా రోజూ వస్తానే ఉంటాయి అమ్మేవోళ్ళు అయన్నీ తెచ్చి ఇచ్చేవో అన్తెచ్చి అమ్మేవోళ్ళు కూడా ఎక్కువ ఈ సాగుడి చేపలు ఇదే తెస్తారు ఇక్కడ మనకి ఆడ్నుంచొచ్చేటివి ఐతేను ఓంజెను ఏదో సొరచేప ఆ చేపలు ఈ చేపలుఅనేసి మనం ఆ సముద్రం నుంచి వచ్చే చేపలు ఇక్కడ అంతగా రావు సముద్రం చాపలు ఆ మెడ్రాస్లో ఎక్కువ దిట్టంగా ఒకడు పనిచేసేటప్పుడు ఆ వారం వారం తెచ్చేది వారానికోసారి ఈ ఒకనాటికి సొరచేప ఒకనాటికి ఒంజీరము ఒకనాటికి కరవాళ్ళు అయన్నీ తెచ్చి వొండేసేది ఒక పక్కనింటిగల్లోళ్ళు అప్పుడు బాగా తినేదానికి బావుండేది మనకట్టా చాపలు ఇక్కడ దొరికేది లే ఇక్కడొచ్చేటియేదో ఎదో మనకి దొరికినేటియేదన్నా కానీ ఇంకా అయన్నీ మనకిక్కడా దొరకవు మనం అనుకున్నేటివన్నీ ఇక్కడోచ్చేటివంతా పుత్తూర్కు పోతే రొయ్యలు అయుంటాయి ఒక మూడొందలు ఈ కొరమేండ్లు కొరమేండ్లు కూడా మూడు వందలు మిగతా చేపలంతా ఈ ఈ ఇంక తక్కవే నూట అరవై రూపాలు నూట డెబ్భై రూపాలు ఈ బాగా మంచిగా చాపుండేదొచ్చి గెరిగేండ్లే అయొచ్చి మూడు వందలు మూడు వందల యాభై అట్టా ఆ మాదిరిగా ఇక్కడ ఉంటాయి మనకి కాలవలో చిన్న చిన్నయొస్తాయి అయి పట్టుకుంటే మనం అప్పుడే వండుకున్నామంటే బాగుంటాయ్ తినేదానికి ఏ చాపైనా కూడా చిన్న చిన్న చా అయినా కూడా ఆ వ పట్టుకొస్తాం కాబట్టి మనం అప్పుడే వంట ఆడు తెచ్చేటివి ఆయి ఫ్రిజ్లో పెట్టి పెట్టి అవి మొన్నెప్పుడో పట్నెేటివి ఐస్లో ఏసీ ఏసీ కొంచెం సప్పజల్లిపోతాయి రుచిగూడా తగ్గిపోస్తది అంత టేస్టనేది ఉండదు ఏమైనా మనం అప్పుడుకప్పుడు ఊపిరితో పట్టుకొచ్చి తీ చేసుకుని వండుకుని తినేటివి బాగుంటాయ్ ఏ ఐస్లో పెట్నెేటివి వాటికెటైనా వాటికీ దాని నీ ఇదనేది ఫ్లేవర్ తగ్గిపోస్తది అంత రుచిగా ఉండేది లే నేన్